వి నాగఫణి చాణిక్య గోపాల్ సానాథ్ రవి రన్నరావ్ హేమంత్ మనీ సానికా పూజితా దుర్గా నారాయణమ్మ అలేఖ్య యశస్వినీ ఝాన్సీ గాయత్రి శ్రావణి యమున కవిత ప్రసన్నా